మా ఇంట్లో మేం వంటగదిలో మేం వాడుకునే పాత్రల గురించి ఇప్పుడు వివరించును మా ఇంట్లో వాడుకునే పాత్రలు మా అన్నం వండుకునే పాత్రలు చాలా పెద్దగా ఉంటుంది మా చాయి పెట్టుకునే పాత్ర చాలా చిన్నగా మామూలుగా ఉంటుంది మాకూర అండుకునే పాత్ర చాలా మామూలుగా ఉంటుంది ఇవి చాలా పురాతనమైన పాత్రలు మేం వాడుకునే పాత్రలు చాలా పురాతనంలో నుంచి మా తాత వాళ్ళ నుంచి ఉంటుంది అది ఇలుముగా అలా ఉంటుంది పాత్ర ఇంకొకటి చాలా చిన్నగా మామూలుగా ఉంటుంది దాంట్లో వండుకునే తినడం వల్ల మాకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది మేము ఆదివారము వస్తే చికెను కుండలో వండుకుంటాం ఆ పాత్ర చాలా బాగా ఉంటుంది ఆ పాత్రలను చూస్తే మనకు చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే పురాతనమైన పాత్రలు కాబట్టి పురాతమైన పాత్రలో చూసినప్పుడు మనం చాలా విశాలంగా ఉంటుంది పాత్రలు మనకి చాలా అభివృద్ధిని ఇస్తుంది పాత్రలు మనము వాడుకునే వాడుకునే పద్ధతిలో కూడా చాలా ఉంటుంది ఆ పాత్రలను డైలీ కడుక్కోవాలి మేము పప్పు డబ్బాలు పెట్టుకుంటాం అవి నార్మల్గా చిన్నగా ఉంటాయి ఆ పప్పు డబ్బాలు పెట్టుకుంటూ అది రౌండ్గా ఉంటుంది దాంట్లో ఒక్కొక్క బాక్స్ ఉంటుంది దానిపైన మూత కూడా ఉంటుంది అది పప్పు డబ్బాలు పెట్టుకుంటాము సోపులు అది ఇది పెట్టుకుంటాము మేము సోపు జీలకర్ర అవి పెట్టుకుంటాము రౌండ్గా డబ్బా డబ్బాలు ఉంటుంది అది జీలకర్ర డబ్బా అంటాము మేము నార్మల్ పప్పు డబ్బా ఉంటుంది అది వెల వెడల్పుగా ఉంటుంది మేం ఇంకా మేము చాలా వస్తువులు పెట్టుకుంటాము పాత్రలలో పాత్రలు మేము చాలా భద్రపరుచుతాం పాత్రలు అంటే మాకు చాలా ఇష్టం మేము దాన్ని చాలా చూసుకునే పద్ధతి కూడా బాగుంటుంది ఆ పాత్రలు చాలా విస్టా విశిష్టత ఉంటుంది పాత్రల్లో కూడా చాలా అద్భుతాలు ఉంటాయి దాంట్లో వండుకొని తినడం మనకు చాలా బాగుంటుంది బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవడం కన్నా మన పాత్రల్లో మనం వండుకోవడం చాలా బాగుంటుంది మన టేస్ట్ బాగుంటుంది మనం హెల్దిగా ఉంటాము మనం చాలా బాగుంటాము మనం మనం ఎంత ఎంత వండుకుంటే అంత బాగుంటుంది మనం దాంట్లో చేసి చూసుకునే విధానం కూడా బావుంటుంది మనం దాన్నుంచి వండుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం మనము వండుకునే చాలా బాగుంటాయి మనం ఏదైనా వాడుకునే భాసనను మేము బాసనలు అంటాము దాన్ని వాడుకునే బాసానులనే చాలా పెద్దగా వెడల్పుగా ఉంటుంది ఆ బాసనలు అ భాసనలను మనం వాడుకున్నప్పుడు మనం దాంట్లో వండుకున్నప్పుడు మనకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది మాది అన్న అన్నం వండుకునే బాసన మాది చాలా వెడల్పుగా రౌండుగా ఉంటుంది ఇంకొకటి మన కూర వండుకునే బాసన కాసండీ లావు ఉంటుంది మనం కాసండీ ఎట్లా అంటే మనం కింద నుంచి రౌండ్గా పైనేమో వెడల్పుగా ఉంటుంది మేము చాయ్ పెట్టుకునే బాసన కూడా అది కింద నుంచి చిన్నగా పైన వెడల్పుగా ఉంటుంది మేము ఇంకా కూర వండుకునే బాసన కూడా చాలా బావుంటాయి ఆ గిన్నెలు పాత్రలు కూడా మేము చాలా భద్రపరుచుతాము చాలా బావుంటాయి మేమింకా కూరగాయలు పెట్టుకునే బాసన కూడా వేరేగా ఉంటుంది మేము పప్పు డబ్బాలు పెట్టుకుంటాము అవి పాత్రలు వేరేలా ఉంటాయి పాత్రలు అంటే మాకు చాలా భద్రంగా ఉంటుంది పాత్రలను మేము వేయించుకునే పద్ధతి కూడా చాలా బాగుంటుంది పాత్రలు అంటే మాకు చాలా ఇష్టం పాత్రల్లోనే మేము దాన్ని చాలా భద్రపరచితం మనం బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవడం కన్నా మనం ఇక్కడనే చాలా అద్భుతంగా ప్రిపేర్ చేసుకోవచ్చు పాత్రలు రౌండ్గా అలా ఉంటేనే మనకు బాగుంటాయి పాత్రలు ఎలా ఉంటే బాగుంటాయి అంటే మనకు రౌండ్గా పైనగా చిన్నగా ఉంటే మనకు వండుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ అద్భుతాన్ని మనం ఎప్పుడూ అలానే ఉంచుకోవాలి మనం బయట నుంచి ఫుడ్ తెచ్చుకున్నప్పుడు మనకు అంత ఆరోగ్యంగా ఉండదు మన మన పాత్రలోనే మనం వండుకుంటే చాలా బాగుంటాయి ఆ పాత్రలు చాలా బాగుంటాయి మా పాత్రలోనే మేము వండుకుంటా ఆ పాత్రలు ఎలా ఉంటాయంటే కింద నుంచి రౌండ్గా పైన వెడల్పుగా ఉంటాయి మావి అన్ని అలానే ఉంటాయి పురాతనమైన పాత్రలు మావి మాతాతల వాంటి వాళ్ళే పాత్రలు అందులో వండుకున్నప్పుడు మనకు ఆరోగ్యంగా ఉంటుంది మేము చాలా అద్భుతంగా వండుకుంటా వండుకుంటాం వండుకునేటప్పుడు మాకు చాలా విశిష్టత అనిపిస్తుంది ఆ పురాతనమైన వాళ్ళవి పాత్రలు వాడుకుంటున్నామని ఆ వాడుకున్నప్పుడు మాకు చాలా అద్భుతాన్ని ఇస్తుంది మాకు అద్భుతం ఎప్పుడూ ఇలానే ఉండాలి ఆ పాత్రలు చూసిన ప్రతిసారి మాకు చాలా అందంగా అనిపిస్తుంది ఆ పాత్రలు మేము ఎప్పుడూ అలానే ఉంచుకుంటాము ఆ పాత్రలు మాకు ఏదో ఒకటి చాలా ఆనందాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇచ్చినప్పుడు మాకు చాలా అద్భుతాన్ని అద్భుతంగా అనిపిస్తుంది ఆ పాత్రలు చూసిన ప్రతిసారి మాకు మాపురాతనమైన తాత వాళ్ళు గుర్తుకొస్తారు అవి రౌండ్గా వెడల్పుగా ఉంటుంది కాబట్టి ఆ పాత్రలను చూసినప్పుడు మాకు పురాతనమైన వాళ్ళు కనిపిస్తారు ఆ కనిపించినప్పుడు చాలా మాకు ఆనందంగా అనిపిస్తుంది వాళ్ళు గుర్తుకొచ్చిన ప్రతిసారి ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే మా పురాతనమైన పాత్రలు అద్భుతంగా ఉంటాయి ఆ పాత్రలు ఎలా అంటే కింద నుంచి రౌండ్గా పైనుంచి వెడల్పుగా ఉంటాయి ప్రతి ఒక్క పాత్ర కూడా మా ఇంట్లో అట్లానే ఉంటాయి ఆపాత్రలో చాలా అద్భుతాన్ని టేస్ట్ని చాలా ఇస్తుంది మనం బయట నుంచి తెచ్చుకోవడానికి అన్న ఆ పాత్రల్లోనే చూ చూసి వండుకుంటే బాగుంటుంది ఆ పాత్రలు మాకు ప్రతి ఒక్క గుర్తింపునిస్తుంది మా మా మా ముందు కాలాన్ని కూడా అవే పాత్రలు ఇవ్వాలి అనుకుంటున్నాను ఈ పాత్రలు ఎలా అంటే రౌండ్గా పైనుంచి వెడల్పుగా ఉంటాయి ప్రతి ఒక్క పాత్ర కూడా మా ఇంట్లో అలానే ఉంటుంది ఉన్నప్పుడు కానీ మాకు చాలా ఆనందంగా ఉంటుంది అప్పుడు ఆ పాత్రలో చూస్తే మాకు మంచిగా అనిపిస్తే ఆ పాత్రలు మాకు ఏదైనా అనుభూతినిస్తుంది అనుభూతి ఇచ్చినప్పుడు మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఆనందాన్ని చూసినప్పుడు మా ముందు కాలాల వాళ్ళు కూడా ఇవే ఇవ్వాలి పాత్రలు అన్నట్టు అనిపిస్తుంది మీ వంట పాత్రల్లో ఉండే విధానం చాలా బాగుంటుంది మా విధానం వివిచుకుంటుకుంట చాలా బాగుంటాయి మనం మా పాత్రలు ఎలా ఉంటాయి అని అంటే మా పాత్రలు ముందు మేము పాలు పెట్టుకునే విధానం ఆ పాలు పెట్టుకునే విధానం ఎలా అంటే పాత్ర చిన్నగా ఉంటుంది పైనుంచి వెడల్పుగా ఉంటుంది ఆ పాత్ర అలా ఉంటుంది మాపురాతనమైన పాత్రలు మేము అన్నం వండుకునే పాత్ర ఎలా ఉంటుందంటే పైనుంచి సన్నగా ఉంటుంది కింద నుంచి వెడల్పుగా ఉంటుంది ఆ పాత్ర ఉంటుంది మాకు అన్నం వండుకునేది కూర వండుకునే పాత్ర ఎలా ఉంటుందనంటే అది రౌండ్గా ఉంటుంది పైనుంచి కూడా రౌండ్గా ఉంటుంది నార్మల్గానే చాలా బాగుంటాయి ఇక పప్పులు పెట్టుకునే పాత్రలు కూడా బాగుంటాయి రౌండ్ గుంచి టాప్ అవేట్టుకుంటా